మనం పుట్టిన పుట్టి పెరిగిన ఊరు మన ఉంటున్న ఊరు అలాంటి ఊర్లో మనకు ఎంతోమంది తెలిసిన వాళ్ళు చుట్టాలు మరియు మన కుటుంబ సభ్యులు అందరూ ఊరిలోనే ఉంటారు మనం పట్టణానికి వెళ్లడం వల్ల మనకు తెలియని వారు పరిచయం కావడం జరుగుతుంది అక్కడ తెలియని వారితో మనం ప్రవ సరిగ్గా ప్రవర్తించలేము మరియు వారితో కలిసి ఉండడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది అదే సొం అదే ఇప్పటికీ ఉంటున్న ఊరిలో ఉండటం వల్ల మనకు రోజువారి జీవితం సులభంగా జరుగుతుంది మరియు పట్టణానికి పోలిస్తే ఊర్లోనే మనకు స్వచ్ఛమైన గాలి మరియు స్వచ్ఛమైన ఆహార పదార్ధాలు దొరుకుతాయి మనం మనకు నచ్చిన మనం చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన ఊరిలో మనకు ఎంతో మంది స్నేహితులు మరియు మనకు చుట్టాలు ఎంతోమంది ఉంటారు మనకు మన ఊరిలోనే ఎన్నో తీపి జ్ఞాపకాలు గుర్తులు మన బాల్యం అంతా అక్కడే అనుభవించి ఉండడం వల్ల మనం మన ఊరిలో ఉండడానికే మనకు ఇష్టంగా ఉంటుంది మరియు మనకు ప్రతి ఒక్క ఎలాంటి సమస్య వచ్చినా లేకపోతే ఎలాంటి కొత్త కొ కొత్త కొత్త విషయాలు ప్రారంభించాలి అనుకున్న మనకు మన ఊరిలో ఎందరో సహాయపడుతూ ఉంటారు ఒకరికి ఒకరు కలసి మెలసి బతకడానికి ఊళ్లోనే చాలా బాగుంటుంది మరియు మన ఊరిలోనే ఎన్నో పనులు నేర్చుకుని ఉంటాము వాటన్నింటికీ పట్టణాల్లో అవకాశం ఉంటుందని చెప్పలేము అదే మనం నేర్చుకున్న పని ఆ ఊరిలోనే పుట్టింది కావున మనకు దాని మీద ఎన్నో రకాల అవకాశాలు లభిస్తూనే ఉంటాయి మరియు మనకు అందరూ తెలియడం వలన మనకు ఇలాంటి కష్టా కష్టాలు లేదా గొడవలు జరగడం కూడా తక్కువనే ఉంటుంది అనుకోకుండా ఏదైనా సమస్య వస్తే మనకు తెలిసినవారు మన వెంటనే ఉంటారు